విజ్ఞాన్ కాలేజా అండి నేను మీ కాలేజీలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను మాది ఇక్కడ వైజాగ్ అండి సెవెంటీ పర్సెంటేజ్ అండి ర్యాంక్ అండి టూ థౌజండ్ అండి ఎన్ సిఈసి అండి సిఈసి అండి సిఈసి అవునండి సెవెంటీ పర్సెంటేజి వచ్చాయండి ఏంటండి టెన్త్ నైన్టి పర్సెంటేజ్ అండి అవునండి మి హాస్టల్ అండి హాస్టల్లో ఫెసిలిటీస్ బాగానే ఉంటాయా అండి ఓకే అండి ఓకే అండి లైబ్రరీ అదీ అక్కడేనండి ఓకే అండి కాలేజ్ కాలేజ్ టైమింగ్స్ ఏంటండి ఓకే అండి ఓకే అండి ఓకే సార్ థ్యాంక్ యూ